డాక్టర్ స్వాతిగారా మాట్లాడేది నేను శారదనండి నాకు కొన్ని రో కొన్ని రోజుల నుంచి హెల్త్ బాగోలేదు స్కిన్ కొంచెం ర్యాషస్ వస్తుంది

ఎలర్జీ ఎలర్జీ వస్తుంది రెడ్డుగా అవ్వడం అట్లా ఎల కొంచెం హాట్స్ వచ్చేసి రెడ్డు రెడ్డుగా అవుతుంది ఎక్కడ చూయించుకున్నా తగ్గట్లేదు సో మీకు కాల్ చేసా ఓకే ఎక్కడ చూయిం అంటే చూపించుకున్నా తగ్గలేదు

ఇక్కడే వికారాబాద్లో ఉంటాం మేము

అంటే ఇంతకుముందు విజయవాడ అంటే వైజాగ్లో ఉండే వాళ్ళం ఇంకా మేము షిఫ్ట్ అయిపోయి విజయవాడ అదేంటి వికారాబాద్కి వచ్చేసాము మేము నెగిటివ్ ప్లేస్కొచ్చేశాం నెగిటివ్ ప్లేస్కి

ఓకే ఓకే త్యాంక్ యూ మ్యాడమ్